ఇప్పుడున్న కాలంలో ఎవరెవరు వ్యవసాయ వ్యవసాయంలో ఉన్నారో వాళ్ళు వ్యవసాయాన్ని వదిలేసి పట్టణంలో జాబ్స్ వెతుకొని వచ్చి జాబ్స్ చేస్తున్నారు ఎందుకంటే వ్యవసాయం వల్ల వాళ్ళు చాలా నష్టపోతున్నారు వాళ్ళకి కావాల్సిన నిత్యవసర నిత్యవసర వస్తువులు కూడా కొనలేకపోతున్నారు వ్యవసాయం ద్వారా వచ్చిన డబ్బులతో వాళ్ళు పూట గడవడమే కష్టం అవుతున్న కారణంగా అందరు వ్యవసాయాన్ని వదిలి బయట ఊళ్ళకు వచ్చి వాళ్ళకి తెలిసిన పనిని చేస్తు ఉన్నారు కానీ ఈ ఇలాగ జరగడం వల్ల వ్యవసాయం పండించడం అనేది చాలా కష్టమైపోతుంది వ్యవసాయం పండించేవాళ్ళు తగ్గిపోతు ఉన్నారు దీని వల్ల మన యొక్క పంట కూడా తగ్గిపోతుంది ఈ వ్యవసాయం నుంచి వచ్చే పంట వల్ల మనం రోజు తింటు ఉన్నాం దాన్ని ఉపయోగించి మనకు కావాల్సిన వస్తువులు తయారు చేసుకుంటు ఉన్నాం దీని వల్ల మనం ఆరోగ్యంగా ఉన్నాం కానీ కానీ ఇప్పుడున్న జెనరేషన్లో అందరు వ్యవసాయాన్ని కాకుండా యా కంప్యూటర్స్ టెక్నాలజీస్ అని డాక్టర్స్ అని వేరే వేరే జాబ్స్ చూసుకుంటు ఉన్నారు కానీ అందరు ఇలాంటి ఫీల్డ్స్కి వెళ్ళిపోతే వ్యవసాయాన్ని ఎవరు చేసేది ఈ వ్యవాసాయంతో మన జీవితాలు ఆధారపడి ఉన్నాయి ఇప్పుడు ఉన్న రేట్లు చూస్తే పెరుగుతు ఉంది ఎందుకంటే వ్యవసాయం అనేది పండించడం తగ్గిపోతు ఉంది కాబట్టి మనం అందరం వ్యవసాయాన్ని పెంపొందించాలి దాని కోసం అగ్రికల్చర్ సైన్స్ అగ్రికల్చర్ రీసెర్చ్ సైన్స్ అని చాలా చదువులు మనకు అందుబాటులో ఉన్నాయి దాన్ని ఇంట్రెస్ట్తో మనం తీసుకొని మ వ్యవసాయం గురించి చాలా బాగా స్టడీ చేసి చదువుకొని దా దానిని ఎలా పెంపొందించాలి దాంట్లో ఇప్పుడు ఉన్న టెక్నాలజీని ఎలా ఉపయోగించి మనం వ్యవసాయాన్ని అభివృద్ధి చెందించాలో అలోచించి మనం వ్యవసాయాన్ని అభివృద్ధి చెందాలి ఈ వ్యవసాయం అనేది ప్రపంచదేశాలలో అన్నీ దేశాలకు వ్యవసాయం అనేది ఒక ముఖ్యమైనదొకటి ఎందుకంటే మనం రోజు చేసే పనులు మనం దేని ద్వారా చేస్తాం మనకి శక్తి ఉండడం ద్వారా ఆ శక్తి ఎలా లభిస్తుంది రోజు తినడం ద్వారా ఆ తినడం మనం తినే తిండి ఎక్కడ నుంచి వస్తుంది వ్యవసాయాలు వ్యవసాయంతో పంటలు పండిస్తే తప్ప మనకి తిండి దొరకదు కాబట్టి అందరు వ్యవసాయం నుంచి వెళ్ళిపోకుండా ఆ వ్యవసాయంలో ఉండి దాని గురించి చదువుకొని దాని గురించి తెలుసుకొని ఎలా పండించాలి ఏ ఏ కాలంలో ఏ పంటను వేయాలి అనేది తెలుసుకోవచ్చు అగ్రికల్చర్ రీసెర్చ్ సెంటర్స్ ద్వారా కూడా మనం తెలుసుకోవచ్చు మనం మట్టి ఎలాంటి మట్టి దానిలో ఏ పంట వేస్తే బాగా పండుతుంది ఎలా మన పంట పంటలో అభివృద్ధి చెందించాలి ఎలా దాన్ని అమ్మాలి ఎలా దాన్ని ముందుకు తీసుకు వెళ్ళాలి అనే ప్రతీ ఒక్కటి వాళ్ళు మనకి బాగా నేర్పిస్తారు కాబట్టి వ్యవసాయం నుంచి వేరే ఫీల్డ్స్కి వెళ్ళిపోకుండా వ్యవసాయంలో ఉండి మనం దాన్ని కాపాడుకుంటు రావాలి ఇప్పుడు కాకపోయినా ఫ్యూచర్లో వ్యవసాయం అనేది చాలా ముందు ఉంటుంది కాబట్టి అందరు వ్యవసాయం గురించి చదువుకొని దాన్ని పెంపొందించాలి అని కోరుకుంటున్నాను